మేము మా కుటుంబ సభ్యులతోనే ఎక్కువ ఈ టూర్లుకి పర్యాటక ప్రదేశాలకి వెళ్తూ ఉంటాము ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఒక వారం రోజులు లోపల అలాగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకుంటాము

మనం మేము అక్కడ పోయినప్పుడు ఏదైనా రూములు తీసుకుని ఉంటాము రూంలు రూమ్లు అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది మనం ఎక్కడికెళ్ళినా వెళ్ళాలన్నా మళ్ళీ తిరిగొచ్చి మనం కొంచెం అలాగా రిలాక్స్ అవ్వాలన్నా బాగుంటుంది కాబట్టి రూంలే తీసుకుంటాము ఇంకా పిల్లలు అందరినీ తీసుకెళ్తాము కదా కుటుంబంలో అందరూ వెళ్తాము అందుకని వెళ్ళాము ఇటీవల షిరిడీకి ఆ షిరిడీ నిజంగా చాలా బాగా ఉంది చాలా పీస్ఫుల్గా అక్కడ భజనలు కానీ అన్నీ ఆ షిరిడీ తరువాత ఇక్కడ అజంత ఎళ్ళొరా గుహలకెళ్ళాము ఎళ్ళోరా గుహలు నిజంగా చాలా చాలా చాలా బాగున్నాయి పిల్లలక్కానీ ఇప్పటి పిల్లలకి అప్పుడు ఎలా వాళ్ళు ఎలా బ్రతికారు ఆ కొండల్లో ఆ గుహలు అక్కడ ఒక రాజ్యమే ఒక ఏలినట్టుగా ఆ రాజులు గుహలు ఆ గుళ్ళు ఆ శిల్ప కళ ఈ సిస్టం ఆ శిల్ప కళలు ఆ రోజుల్లో ఎంతగా ఆ రోజుల్లోనే ఎంతగా ప్రభావితం చేశాయో ఈ రోజుల్లో ఇప్పుడు చెయ్యడం అప్పుడు ఇప్పుడు ఏమి అంత పెద ఎక్కువేమి కాదు ఆ రోజుల్లోనే మానవులకి అంత తెలివి దేవుడు ఇచ్చాడు అవన్నీ మనం ఇప్పుడు పిల్లలలకు చూపిస్తే వాళ్ళకి చాలా బాగా ఫీల్ తీసుకెళ్ళాము నిజంగా చాలా చాలా బాగున్నాయి అక్కడ ఇంకా అన్నవరము తరువాత అరుణాచలము అన్నీ చాలా అన్నీ చాలా గుళ్ళకి తీసుకెళ్తాము మేము పిల్లల్ని చాలా చాలా బాగుంటాయి